ఆంజనేయ రెస్టారెంటా అండి నాకు ఒక పాప్ స్వీట్ కార్న్ సూప్ ఒకటి ఇయ్యండి చికెన్ వింగ్స్ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అలాగే చికెన్ లాలీపాప్స్ ఈ సూప్ ఉంది కదా ఈ మూడు పంపించండి ఈ స్వీట్ కార్న్ సూప్ మాత్రం కొంచెం వేడిగా ఉండేలాగా చూడండి అంతకుముందు పంపించినప్పుడు కూడా బాగా చల్లగా అయిపోయింది అయితే టైట్గా దానికి ఏదన్నా మూత పెట్టేసేసి చుట్టూ చుట్టూ కాయిల్ లాంటిది ఏదన్నపెడితే సిల్వర్ కాయిల్లా పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ ఒకటి పెట్టేసేసి అందులో ఫుల్గా టైట్గా ప్యాక్ చేసేయండి వేడి తగ్గకుండా చూసుకోండి ఎందుకంటే మా ఇల్లు కొంచెం దూరం కాబట్టి మీ రెస్టారెంట్ దగ్గర నుండి కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది అని లాస్ట్ టైం అలా వేడిగా లేదు చల్లగా అయిపోయింది మేము మళ్ళి వేడి చేసుకున్నా కూడా మాకు ఆ టేస్ట్ రాలేదు అది ఎక్కువసేపు వేడిగా ఉండడానికి యజమాన్యం కొంచెం సరైన ప్యాకేజీ దానికి అందిస్తారని మేము ముందే కాల్ చేసి చెప్తున్నాను దాన్ని కొంచెం మంచిగా ప్యాక్ చేసి పంపించండి దానికి ఎలాంటి అది పోకుండా కూడా కొంచెం ఉండేలాగా చూడండి ఓకే నా అండి ఓకే థ్యాంక్ యూ